నమస్కారం అండి ఎక్కడి కెళ్తున్నారు రండి కూర్చోండి చాలా రోజులైపోయింది మీతో మాట్లాడి కూర్చోండి అలా

అయ్యో అందరికి అలాగే ఉన్నాయండి బాబోయ్ ఈ జ్వరాలు రొంపులు అయినా ఎవరికి ఆరోగ్యంగా ఉండటం లేదు ఏంటో శక్తి తగ్గిపోయింది అందరిలోనూ టీవీలో చూసినా కూడా ఇవే అండి బాబు ఇయ్యో కాళ్ళ కలకలు అన్నారు మొన్నటి దాకా ఇప్పుడేమో వైరల్ ఫీవర్లన్నారు కానీ చూస్తే పోనీ సరిగా చూపిస్తున్నారా ఒక్క నిమిషం యెడతున్నాడు మిగతా ఇరవై గంటలు ఇంకా పొలిటికల్గా లేకపోతే అదే రాజకీయాలు కొంతసేపు మళ్ళీ కొంతసేపు డిబేట్లు మరి కొంతసేపు ఏదో టీవీలో ఏంటయి సినిమాలు వాళ్ళేలావుందంటే ఇంక ఆళ్ళకి టీ టీఆర్పీ ఏదైతే వస్తే వాట్లినే కవర్ చేసేలా ఉన్నారాళ్ళు బోలెడు ఉన్నాయి కదండీ

భయా భయాల్లో పుట్టిస్తున్నారు భయాలు పుట్టించి ఇంకా అలా ఇలా ఉంటే పనవదు డాక్టర్ దగ్గరకు వెళ్లాలని ఈళ్లనుకుంటారు అలా డాక్టర్ దగ్గరికెళ్లిపోతారు అక్కడ వేల వేల టెస్టులు చేసి ఏంలేదు అంటారు కొంతమంది అవే కదండీ మరి ఇంకాళ్ళకి ఆళ్ళకి ఎంతో కొంత ఇచ్చుకుంటారు ఇలా చేయండి ప్రమోట్ చేయండి అయి అంటారు ఆ వాళ్ళే సమస్య చూపిస్తారు వాళ్ళే కింద స్క్రోలింగ్ ఇస్తారు ఈ హాస్పిటల్లో ఇది చూస్తారన్నట్టు స్క్రోలింగ్ ఏ పేపర్లో అయినా కాని టీవీలైన గాని ఇంకా ఇటు చూడు ఫస్ట్ పేజీ చివరి పేజీలింకా నాలుగైదు పేజీలు ఇంకా రాజకీయాలు ఉన్నాయండి పోనీ ఎటు తిరిగినా మరి అంతెందుకు మొన్న మొన్న పెద్ద పిడుగడిందంట పిడుగడి చెట్టు చెట్టు అలా కాలిపోతే కనీసం అది చూపించలేదు మన పక్క ఊర్లోనే కనీసం అది

చర్చలేంటండి బాబు మళ్ళీ వీడియోలు ఉన్నాయి అవి ఉన్నాయి అని గొడవలు జరుగుతున్నాయి వీడియో బయట యెడతున్నాను అది బయట పెడతున్నానని అంటున్నాడు చిన్న వాళ్ళ స్కూల్లో కొట్టుకుంటున్నట్టును నువ్వు నన్ను కొట్టు నేను నిన్ను కొడతా అన్నట్టు కొట్టుకుంటున్నారు వాళ్ళు అలాంటోళ్ళ అందరు మన మీదకి మనల్ని పాలిస్తున్నారు మనం అలా చేసుకుంటున్న ఇంకా లేదండి బాబు ఏ ఛానల్ ఎత్తినా కానీ ఇంకా ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతుందని వస్తుంది ఒక్క నిమిషం అన్న ఏదో ఒకటి

పోనీ అమ్మాయి అబ్బాయిలు ఇలాంటి గొడవలు కాకుండా మళ్ళీ అమ్మాయి వాళ్ళ బె ఏంటీ ఏమంటారు వాళ్లని మంచి స్నేహితులు అంట ప్రాణ స్నేహితులని చంపేసుకుంటున్నారు వాళ్ళిద్దరే అమ్మాయి కోసం

ఏమోనండి బాబోయ్ అలా అయిపోయింది ఏంటో రోజులన్నీ ఇలా అయిపోయినాయ్ ఇలానా అండి టీ తాగారా పొద్దున్నే వచ్చారు ఇలా జాగ్రత్త చూసుకోండి అయితే మనోడ్ని వచ్చినోడ్ని బయటికి రానివ్వకుండా కొంచం తగ్గేవరకు జాగ్రత్తగా చూసుకున్నారు అనుకోండి

అలా పెట్టారండి అంతా అంత అయితే నేను వస్తాలెండి కాసేపైనా చూడటానికి ఉంటానండి